నమస్తే సార్ నేను మహేష్ వాళ్ళ ఫాదర్ని సార్ అదే మొన్న యూనిట్ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి అంట కదా సార్ ఉ అదే ఆ అదే అండి చెప్పేయ రిజల్ట్ చెప్పేయండి మా ఎగ్జామ్స్ మార్క్స్ ఎప్పుడు వస్తాయి అండి అ అది ఎలా వచ్చినాయి అండి మరి అదేంటి సార్ చదవట్లేదు అండి సార్ వాడు

ఇంటికాడ అయితే ఏమీ లేదు సార్ అత్తమాను ఆ ఫోన్తో కూర్చుంటున్నాను అండి ఆ చదవమని చెప్పిన సరే చదవట్లేదు సార్ ఏవైనా అడుగుతుంటే పెద్ద ఏమి లేవు మాదిరిగా ఉన్న వర్క్స్ అన్నీ అయిపోయాయి అని అంటున్నాడు అంతే అండి వర్క్స్ ఏమి ఇవ్వట్లేదా సార్ మీరు మా ఇంటి దగ్గర చదవమని గట్ట

అదే చదువుకోము అంటే బాగా ఎక్కువగా ఫోన్తో ఆడుతూ కూర్చుంటున్నాడు సార్ ఆ ఎక్కువసేపు ఫోన్ వా ఉ అదే మాకు ఏమి తెలుస్తుంది మేము ఏం చదువుకోలేదు కదండీ ఏదో అయి చెప్తున్నాడు అండి చదువుకోమని అప్పటికి చదువుకోమని చెప్తున్నాను అండి అయిపోయినాయి అని కొంచెం సేపు అంటున్నాడు కొంచెం సేపు ఫోన్ ఆడుకుంటూ కూర్చుంటున్నాడు అలా కాలక్షేపం చేసేస్తున్నాడు అండి మార్కులు ఎలా వచ్చినాయి అండి ఇప్పుడు మార్కులు సగం సగమే వచ్చినాయా అండి పాస్ అయిపోయాడు కదండీ మామూలుగా అన్ని ఆ అంటే మామూలుగా ఎగ్జామ్ వ్రాసినట్టు చెప్పాడు కానీ ఇంకా మార్క్స్ గురించి చెప్పలేదు అండి ఇంటికాడా ఉ ఎలగా ఎలా అంటారు అండి మామూలుగా ఇప్పుడు ఎలాగా అంటారు అండి మామూలుగా ఆ సరే అండి మాములుగా ఈరోజు నుండి చదివిస్తాము అండి మీరు కూడా కొద్దిగా కేర్ తీసుకోండి మా అబ్బాయి మీద ఉ అంటే మార్కులు మీరే చెప్తున్నారు కదా అండి అప్పుడు మీద ఇప్పుడు చదువు తగ్గింది అని కొద్దిగా కేర్ తీసుకోండి వాడి మీద కొద్దిగాఏమి అనుకోకుండా కేర్ తీసుకోండి సార్ వాడి మీద ఆ ఒకే అండి సార్ ఐతే వెళ్ళి వస్తాము అండి మరి ఆ ఓకే అండి థాంక్ యూ మేడం